నా పేరు ప్రియా అండి నేను పుట్టింది పెరిగింది అంతా తిరుపతిలోనే నాకు తోడబుట్టినోల్లొచ్చేసి ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడనమాట తర్వాత అమ్మగారు నాన్నగారు తాతయ్య నానమ్మ తర్వాత వచ్చి బాబాయ్ ఉన్నారు మా అన్నయ్య పేరు వచ్చేసి చంద్రమోహన్ మా తమ్ముడి పేరు వచ్చేసి తిలక్ నాన్నగారి పేరు వచ్చేసి యోగానందం అమ్మగారి పేరు వచ్చేసి సెల్వి తర్వాత మా తాత గారి పేరు వచ్చేసి ముత్తుకృష్ణన్ మా నానమ్మ గారి పేరు వచ్చేసి గౌరీ మా బాబాయ్ పేరు చంద్రశేఖర్ అనమాట మేమంతా ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లోనే ఉండేవాళ్ళము నాన్నగారు వచ్చేసి బిజినెస్ అనమాట తను హోటల్ రన్ చేసేవాడు మా తాతగారు చూసుకునే వాళ్ళు తర్వాత తను ఒక్కడే చేయలేడని చెప్పేసి నా తాతగారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది తనకి షుగర్ కూడా ఉందనమాట సరే అని చెప్పేసి మా నాన్నగారు చదువు మానేసి నా తాతగారితో పాటు అక్కడే హోటల్ లోనే ఇద్దరు కలిసి చేసుకునేవారనమాట ఇంకా అలా ఎందుకు చేశారంటే మా బాబాయ్ మా బాబాయ్ గారిని చదివిచ్చడానికి మా నాన్నగారు వచ్చి చదువు మానేసి హోటల్ లో మా తాతగారితో పాటే కలిసి చేసుకునేవారనమాట చాలా సంతోషంగానే ఉన్నాము మొత్తం గడిచిందనమాట ఒక నేను ఏడవ తరగతి చదువుతున్నా మేమంతా లోకల్ లో ఒక స్కూల్ లోనే సిద్దార్ధ స్కూల్ అని చెప్పేసి నేను మా తమ్ముడు మా అన్నయ్య ఆ స్కూల్ లోనే చదివేవాళ్ళమంట మొత్తం అంతా బానే గడిచింది కానీ ఏం జరిగిందంటే నేను ఏడవ తరగతి చదివే సమయంలో వచ్చేసి రోడ్ ఎక్సటెండ్ చేయాలనిచెప్పేసి మా రోడ్ ఎక్స్టెన్షన్ లో మా హోటల్ కూడా వచ్చేసిందనమాట అందుకని హోటల్ కూల్చేశారు గవర్నమెంట్ వాళ్ళు చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయాము మేము భోజనానికి కూడా చాలా కష్టమైపోయింది రేషన్ బియ్యం వంచుకుని తిన్న కాలం కూడా ఉంది మాకు ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ బాధలోనే రెండు సంవత్సరాల తర్వాత మా తాతయ్యగారు చనిపోయారనమాట తర్వాత అలాగే కష్టపడి నెట్టుకొచ్చాము మా మా బాబాయికి ఆ సమయంలోనే ఉద్యోగం వచ్చిందనమాట చెన్నైలో పెద్ద ఉద్యోగం కాదు ప పదివేలు జీతమనమాట తనకి చెన్నైకి పోయి వచ్చేవాడనమాట చెన్నై పక్కనే కదా తిరుపతి నుంచి ఒక త్రీ హవర్స్ వెళ్లిపోవచ్చు ట్రైన్ లో వెళ్ళేవాడు పొద్దున వెళ్లి సాయంత్రం ఇంటికి చేరిపోయేవాడనమాట ఏం జరిగిందంటే తర్వాత తను హెల్ప్ చేస్తాడేమో వేరే షాప్ పెట్టుకుందామని నాన్నగారు ఎంతో ట్రై చేశారు ఆ కొట్టిన మా హోటల్ కూల్చేశారు కదా దాంట్లోనే చిన్న హోటల్ లాగ పెట్టుకుని ఇంక జీవన ఆధారం మాకేమి లేదనమాట ఆ పదివేలు పెట్టి మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని పోషించలేము కదా తాతగారు ఈ బాధతోనే చనిపోయారు అందుకనేసి ఇంకా హోటల్ పెట్టు పెట్టుకుని చిన్న హోటల్ గా పెట్టుకుని చేసుకుంటూ ఉండేవాళ్ళము తర్వాత నాన్నగారికి కూడా షుగర్ వచ్చేసింది తనకి ఒళ్ళు బాలేకుండా వచ్చేసింది చాలా కష్టపడ్డాము మేమైతే మా బాబాయ్ ఆ సమయంలో ఏం చేసాడంటే నాకు పెళ్లి చేయండి నాకు వయసైపోతుంది అని చెప్పాడని తనకి పెళ్లి ఖర్చులకి అప్పులు తీసి పెళ్లి చేస్తే ఆయనొచ్చేసి మేము కష్టకాలంలో ఉండేటప్పుడు వదిలేసి నాకు చెన్నైకి వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉంది నా భార్యను తీసుకుని నేను చెన్నైకి వెళ్ళిపోపోతానని చెప్పేసి చెన్నైకి వెళ్లిపోయారు మా నాన్న మా నానమ్మ ఏం చేసిందంటే ఇక్కడ వీళ్ళతో ఉండడానికంటే ఆడేళ్తే పిల్లలు వాళ్ళు అప్పుడు ఒక పాప పుట్టింది వాళ్ళకి మా బాబాయి వాళ్లకి పిల్లల్ని చూసుకోవాలని చెప్పేసి తను వాళ్లతోపాటే వెళ్ళిపోయింది మమ్మల్ని కష్టకాలంలో మా నానమ్మ మా బాబాయ్ అందరూ వదిలేసి వెళ్లిపోయారు మా నాన్నగారే మమ్మల్ని అంతా పోషించారు కష్టపడి తర్వాత అలాగే కొద్ది రోజులు గడిచిందనమాట చిన్న హోటల్ పెట్టుకుని రన్ చేసుకుంటా మేము చేసుకుంటా తర్వాత ఆ హోటల్ వద్దని చెప్పేసి నాన్నగారు స్కూల్ లో అటెండర్ గా వెళ్లి పని చేశారు కొద్ది రోజులు తర్వాత చెన్నైలో వెళ్లి ఒక మిల్లు లో అంతా పని చేశారు చాలా కష్టపడే మమ్మల్ని పెంచారు తర్వాత అన్నకొచ్చి ఉద్యోగం వచ్చింది తర్వాత తమ్ముడికి ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం వచ్చింది మేమంతా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నాన్నగారిక వద్దు ఇంకా నీకు బావుం హెల్త్ బాగాలేదు కదా నువ్వు ఇంట్లోనే ఉండిపో పనులు వద్దని చెప్పేసి నాన్నగారిని మాన్పించేసి మేమే చూసుకున్నాం నాన్నగారిని అమ్మగారు చాలా కష్టపడ్డారు పాపం ఇంట్లో ఖర్చులకి లేకపోయినా నాన్నగారికి చెప్పకుండా మాకంతా భోజనం పెట్టేసి తాను పస్తు ఉండేది చాలా కష్టపడ్డాము మేము కష్టకాలంలో మా బంధువులే మమల్ని ఏం పట్టించుకోలేదు తర్వాత వచ్చేసి ఇంక నాకు పెళ్ళి చేయాలనుకున్నారు నేను చెప్పాను ఒకతన్ని ఇష్టపడుతున్నాను అని చెప్పాను సరే నాన్నగారు వాళ్ళింట్లో వాళ్ళనొచ్చి మాట్లాడమని చెప్పు అని చెప్పేసి నా హస్బెండ్ పేరు వచ్చేసి కిరణ్ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి మాట్లాడారు పెళ్ళి చేసుకున్నాను నేను నా తర్వాత అన్నయ్య గారికి చేశారు తర్వాత వచ్చి తమ్ముడికి రీసెంట్ గానే పె మ్యారేజ్ అయ్యింది వాళ్ళందరూ బ్యాంగ్లూర్లో చెన్నైలో ఉన్నారు అన్నయ్య బ్యాంగ్లూర్లో ఉన్నాడు తమ్ముడు చెన్నైలో ఉన్నాడనమాట నేను మాత్రం పుత్తూరులోనే ఉన్నాను మా అమ్మ నాన్నకు పక్కనలో ఉండేది నేనే ఏమైనా బాలేదంటే వెళ్లి చూస్తుంటాను కలుస్తుంటాను తరచూ మాట్లాడుతుంటాను నాకొక బాబు ఉన్నాడు తనకు త్రీ ఇయర్స్ అవుతుంది అయాన్ ఎల్కేజి చదువుతున్నాడు నారాయణ స్కూల్ లో వాళ్ళకి ఎప్పుడన్నా అవసరం ఏమన్నా హాస్పిటల్ కి వెళ్ళాలన్న ఏమన్నా ఖర్చులకి కావాలన్నా నేనే ఇస్తున్నాను అన్న తమ్ముడు కూడా పెద్దగా ఇవ్వట్లేదు వాళ్లకి సరిపోవట్లేదు అన్న అస్సలు ఇవ్వట్లేదు పెళ్ళైనప్పటి నుంచి డబ్బులు ఇంటికి తమ్ముడు ఐదు వేలు ఇస్తాడు అది ఎక్కడ సరిపోతుంది నేను నా హస్బెండ్ ఏ మా నాన్నని అమ్మని చూసుకుంటున్నాము ఇదే అండి నా గురించి